హలో నమస్తే మేడం నమస్తే మేడం

మేడం చెప్పండి మేడం

చెప్పండి మేడం మాథ్స్ అంటే భయం అని చెప్పి ఎప్పుడు టెన్షన్ పెట్టుకుంటు ఉంటుంది మేడం అసలు దాని గురించి మేము ట్యూషన్స్ కూడా పెట్టిస్తున్నాము కానీ అయిన ఆ భయం పోవట్లేదు

అవును మేడం

అవును మేడం నేను వచ్చి మిమ్మల్ని కలుద్దాము అని చెప్పి అనుకుంటున్నాను అంటే పాప ప్రతి దాంట్లో బాగా ఉంటుంది మ్యాథ్స్ అనేటప్పుడు ఇంటి దగ్గర కూడా ఆ సబ్జెక్ట్ చేస్తుంటే కొంచెం టెన్షన్ పెట్టుకుంటుంది

ఓకే మేడం ఓకే మేడం ఓకే

ఓకే మేడం ఉంచుతాను తప్పకుండా స్టడీ అవర్స్ లేవా అని చెప్పి మేము అడిగితే ఇంకా మాకు స్టడీ అవర్స్ పెట్టట్లేదు అని చెప్పి అన్నది అందుకని మేము స్టడీ అవర్స్ కోసం అని చూస్తున్నాము ఓకే మేడం తప్పకుండా ఉంచుతాం కూ ఓకే మేడం తప్పకుండా వస్తాం అండి సరే మేడం చాలా థ్యాంక్స్ మేడం ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్